అవును మేడమ్ మేమే ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే మాకు ముప్పై బర్రెలు ఉన్నాయి కదా మార్నింగ్ పొద్దునేేమో రెండు ఇస్తుంది సాయంత్రమేమో మూడు ఇస్తుంది ఫైవ్ ఇస్తాయి మొత్తం ఐదు లీటర్లు ఇస్తాయి ఇట్లా ముప్పై బర్రెలు ఉంటాయి కదా ముప్పై బర్రెలు వంద లీటర్స్ ఇస్తాయి అట్ల అంతా వాటికి సొప్పా గడ్డి కుడితి ఇంకా ఇట్లా ఇంట్లో అన్నం గిట్లా వండి పెడతాము మార్నింగ్ చేస్తామండి క్లీన్ చేస్తాం మార్నింగు అంటే ఈవినింగ్ డాక్టర్స్ దగ్గరకు తీసుకొని పోతాము